నేను ఇటీవల ఒక్క ఫోన్ ఒప్పో రెనో థర్టీన్ కొనుగోలు చేశాను కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యాయి బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉంది మొబైల్ బాగానే పనిచేసింది కానీ కొన్ని రోజులకు బ్యాటరీ వేగంగా అయిపోయి మధ్యాహ్నానికి ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ పడిపోతుంది ఓవర్ హీట్ అవుతుంది ముప్పై నిమిషాలు గేమ్ ఆడితే లేదా వీడియో కాల్ చేస్తే ఫోన్ చాలా వేడిగా మారుతుంది ప్రారంభంలో వేగంగా పనిచేసిన కొంత కాలానికి ఫోన్ ల్యాగ్ అవ్వడం అప్లికేషన్లు ఓపెన్ అవ్వడానికి సమయం తీసుకోవడం మొదలైంది అలాగే ప్రత్యేకించి తక్కువ కాంతిలో ఫోటోలు చాలా గందరగోలంగా కనిపిస్తున్నాయి అలాగే కొత్త ఫ్యూచర్ల కోసం అప్డేట్ వస్తుంది అనుకున్న ఇప్పటివరకు ఎలాంటి మేజర్ అప్డేట్ ఇవ్వలేదు మొత్తం మీద ధరను పరిగణలోకి తీసుకుంటే ఇది మంచి ఎంపిక కాదు దీనిని బదులుగా మంచి బ్యాటరీ లైఫ్ వేగంగా పని చేస్తే చేసే అప్డేట్ సపోర్ట్ ఉన్న ఫోన్ తీసుకోవడం మంచిది